అరుదైన పని కూడా

ప్రార్ధన ఎండలో హాఫెన్ అవర్ ఫార్టీ మినిట్స్ నించో పెట్టేస్తారు సో అది అయ్యాక వెళ్తాములే అన్నా నేను ఒపీనియన్తో స్కూలుకు లేటుగా వెళ్లే వాన్ని పూజలు అబద్ధాలు చెప్పే విషయాల్లో ఇప్పుడు నేను అబద్ధాలు ఆడడం అంటే చాలా అరుదుగా ఆడతాను అది కూడ ఆలోచించి చెప్తాను అబద్ధం చెప్పాలా వద్దా అనేసని ఎప్పుడైనా నిజాలు చెప్పుకుంటేనే మంచిది అబద్ధం అనేది ఏ రోజైనా తెలుస్తుంది తెలుస్తుంది అన్నా టెన్షన్తో ఉంటాం నిజం చెప్పేస్తే అదే క్షణంతో ఆ బాధ అక్కడితో వదిలిపోతుంది సో ఎప్పుడైనా నిజాలు మాట్లాడుకోవడమే చాలా మంచిది అరుదైన పని కూడా అర్ధనాలు స్కూల్ టైం లో ప్రార్థనలు తప్ప ఇంకా ఇంకా ప్రార్థనాలు గూర్చి తెలీదు